హలో అమ్మా చెప్పండి కంపెనీ వాళ్ళమే

సరేనమ్మా మంచి మోడల్ కావాలా

సరేనమ్మా తెస్తాం మీరు చెప్పండి సరే ఇద్దరు వస్తారులే ఇద్దరం వస్తాంలే రేపు ఎల్లుండి అయిపోవాలా

సరే సరే అమ్మ